హలో మా ఇంటి సమీపంలో ఒక సరస్సు ఉన్నది సరస్సు చెరువు ఇన్ని ఉన్నాయి ఆ సరస్సులో ఆ చెరువులో వెళ్ళి మేము మా ఫ్రెండ్స్ అంతా చేపలు పట్టుకొంటూ ఉంటాము కానీ చాలా రకాల చేపలు తొరుకుతాయి ఉలసలు పక్కిలు గెండ్లు కొరమీనులు చాలా రకాల రొయ్యలు చాలా రకాల చేపలు దొరుకుతాయి అవి తెచ్చి మేము మా ఫ్రెండ్స్ అంతా మేము వేరే వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బుతో మేము ఖర్చు పెట్టుకోని మేమూ కొన్ని చేపలు ఇంటికి తెచ్చుకొని పులుసుగా పెట్టుకోని తింటాము ఫ్రై చేసుకోని తింటాము అయినా చేపలు చాలా బాగుంటున్నాయి